హలో అండి హాయ్ అండి ఇట్లా మా ఫ్రెండ్స్ మా మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు మన మా వాళ్ళు ఏమడిగిండ్రు అంటే లైక్ మన ఆంధ్రాలో కొద్దిగా రిలాక్సేషన్ కోసం కాని టూరిస్ట్గా కాని పెద్ద వాళ్ళు అయితేనేమో టెంపుల్స్కి వెళ్ళాలి కొద్దిగా ఏజు వచ్చేసరికి ఇక వాళ్ళు ఇట్ల ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వాళ్లేమో టెంపుల్స్కు వెళ్ళాలి ఇట్ల దైవ దర్శనాలకు చేసుకుంటే బాగుంటుంది దేవుని సేవ కోసం అని అననని వాళ్ళు ఒక యాత్ర ప్లాన్ చేస్తున్నారు అండ్ ఇంకా నార్మల్ టీనేజ్ అండ్ యంగ్ ఏజు అడల్ట్ ఏజు వీళ్ళందరూ కలిసేమో రిసార్ట్స్ ప్లాన్ చేస్తున్నారు ఎవరెవరికి ఎట్ల ఈ ఈ ఏజ్డ్ ఏజ్డ్ వాళ్లకి ఎటు సైడు దర్స్ ఏ టెంపుల్స్కి దర్శనాలైతే బాగుంటాయి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తే బాగుంటుంది లైక్ ఒక తర్వాత ఒకటి వన్ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి వెళ్తే బాగుంటుందా డే బై డే వెళ్తే బాగుంటుందా కొంచెం వాళ్ళకి ఎట్లయితే ప్లాన్ చెప్పాలే నాకు అర్ధం అయితలేదు కొద్దిగా అవును ఓకే ఓకే ఓకే అండి ఓకే అవునవును

ఓకే అవునవును ఇలా ఇలా టె ఇలా టెంపుల్స్కి టెంపుల్స్కు వెళ్తున్న టైంలో ప్రవచనాలు కూడా అందుబాటులో ఉంటాయి కదా వాళ్ళకి

అవును

ఓకే అండి నేను వాళ్ళకీ చెప్తాను మళ్ళీ నేను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మిమ్మల్ని మీకు అడు కాల్ చేస్తాను